నేను తోట పనిని స్టార్ట్ చేయడం అంటే నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పుట్నుంచి స్టార్ట్ చేశాను అందులో నాకు చెట్లు నాటడం అంటే చాలా చాలా ఇష్టం ఎందుకనగా చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తుంది మరియు నాకు పచ్చదనం అంటే చాలా ఇష్టం అందువలన నేను చెట్లుని నాటడం నాకు చాలా ఇష్టం మరియు నేను చిన్నప్పుడు అంటే నేను ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అలా చదివేటప్పుడు మా బుక్లు ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ మరియు ఆక్సిజన్ కార్బన్ డైయాక్సైడ్ చెట్లు ఎలా తీసుకోవడం వదలడం అనే దాని గురించి మా స్కూల్ లో మా టీచర్ చెప్పినప్పుడు నేను వాటి మీద ఆసక్తి పెరిగి నేను మా ఇంటి దగ్గర చెట్లని నాటాను మరియు మళ్ళీ నేను దాని మీద ఎక్స్పరిమెంటల్ మరియు ఎన్నో చేశాను అప్పటి నుండి నేను చెట్లు నాటడం మొదలు పెట్టాను మళ్ళీ ఆ చెట్లను ఇప్పుడు బాగా బాగా మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక మునగ చెట్టు మరియు పూల చెట్లను ఎక్కువ ఉన్నాయి